హలో గుడ్ ఈవినింగ్ సార్ నేను మీ అబ్బాయి ఆదిత్య వాళ్ళ టీచర్ని మాట్లాడుతున్నా అదే పొద్దున ఏం తినలేదా ఆయన ఎందుకంటే అసెంబ్లీలో కళ్ళు తిరిగి పడిపోయిండు ఏం లే సడన్గానే అసెంబ్లీ అవుతుంది కదా డైలీ అదే ఈ రోజు కూడా డైలీ బాగానే ఉంటాడు ఈ రోజు ఏమయిందో ఇట్లా ప్రెయర్ నడుస్తుంది మధ్యల్న ఇట్లా నాకు టు త్రి టైమ్స్ ఇట్లా చూసిండు అయితే నేనేం అనుకోలే ఇక అయితే తరువాత సడెన్గా ఇట్లా కళ్ళు తిరిగి కింద పడ పడడానికి వెళ్తా ఇట్లా వెళ్తుండు అప్పుడు నేను పోయి క్యాచ్ చేసిన ఇట్లా ఇప్పుడు నేను అదే లే లేపించి ఇట్లా కూర్చోబెట్టినా అప్పుడు కొంచెం నీళ్ళిచ్చినా తాగడానికి ఇట్లా కళ్ళు మీద కొన్ని ఇట్లా వేసినా అయితే ఓకే అన్ ఉన్నాడు నీ వాటర్ తాగించినా ఏంది ఏం లేదు తినలే ఒకసారి ఫుడ్ తీసుకొస్తారా లేకపోతే మీరే తీసుకెళ్తారా ఆయనని హాస్పిటల్లో చూపెడతారా అదే తొందరగా రండి ఎందుకంటే ఏం తినలేదు కదా ఆయన తింటే కొంచెం స్ట్రెంతుంటుంది అట్లా పంపీయకండి డైలీ ఈ రోజైతే ఓకే కానీ ఓకే అదే ఏందో ఈరోజంటే ఓకే ఈరోజంటే ఓకే కానీ డైలీ బాగుండదు ఇట్లా చెప్పండి సరే తొందరగా రండి అదే నా దగ్గర్నే కూర్చో పెట్టుకున్నా స్టాఫ్ రూంలా వచ్చి తీసుకెళ్ళండి బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంది కూర్చున్నాడు వాటర్ తాగిండు కూర్చున్నాడు అప్పటి వరకు ఒక లేస్ ప్యాకెట్టన్నా ఏదన్నా ఇస్తా నేను తినడానికి సరే సరే సరే రండి మరి ఓకే